ఎడ్లబండ్లను ఈరోజుకీ వాడుతున్నారు ఎందుకు దానివల్ల కలిగే లాభాలేంటి ఎడ్ల బళ్ళు వాడడం అనేది మనకి పూర్వం నుంచి వస్తున్న ఆచారం కొన్ని కొన్నిటికిీ ఇప్పుడొస్తున్న ఈ పొల్యూషన్ వాతావరణంలో మోటర్ బైక్స్ కానీ ఇంకా వెహికల్స్ కానీ అండ్ పొలాలు దున్నడానికి పెద్ద పెద్ద మిషన్ ఐ మీన్ ట్రాక్టర్లు వీటన్నిటికన్నా కూడా పొల్యూషన్ తగ్గించడానికి మనం ఎడ్ల బండ్లు వాడడం అనేది చాలా లాభం దానివల్ల ఆ రైతులకు కూడా కొంత ఆర్ ఆర్థికంగా కొంత ఐ మీన్ లాభం రావడం కానీ అలాంటివి జరుగుతాయి ఇప్పుడు ఈ ట్రాక్టర్లు వీటివల్ల చెయ్యడం కానీ అలాగే మనం ఏదైనా పొల్యూషన్ని కంట్రోల్ చెయ్యాలన్నా కానీ ఇప్పుడు వస్తున్న ఈ వాతావరణంలో వీటన్నిటి వల్ల కూడా మనం ఎడ్ల బళ్ళు ఇవి ఎద్దులు బండి ఇవన్నీ వాడడం వల్ల మన భవిష్యత్తు తరాలకి కొంత మనం నేర్పించిన వాళ్ళం అవుదాము ఈ ఎడ్లబళ్ళు వాడడం అనేది అది ఎప్పటికీ మనము చెయ్యాలి మన తరువాత తరం వాళ్ళకి నేర్పించాలి దానివల్ల కలిగే లాభాలు అందరికీ తెలిసేలాగా చెయ్యాలి